చె చెప్పండి చెప్పండి చెప్పండి ఆర్ఎస్ మొబైల్స్ అండి ఓకే థ్యాంక్ యూ మేడం మా ఫో మా మా షాపు తెలుసుకుని మీరు కాల్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సరే ఇప్పుడు చాలా రకాలు ఫైవ్ జి ఫోన్ కావాలా ఫోర్ జి కావాలా అండి మీకు ఫైవ్ జి అంటే ఫైవ్ జి అంటే ఏమి లేందండి కొంచెం ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఫోర్ జి అయితే మీడియంగా ఉంటుంది ఇంటర్నెట్ కూడా ఫైవ్ జి పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదండి మనకి ఫోర్ జిలో కూడా మంచి ఫోన్స్ ఉన్నాయండి మినిమం టెన్ థౌజండ్ మి మి చెప్పండి అయితే ఇప్పుడు ఫోర్ జి మొబైల్ తీసుకోండి ఫోర్ జి మొబైల్స్ అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు రెడ్మీలో మంచి మొబైల్స్ ఉన్నాయి రెడ్మీ టెన్ ఒక మొబైల్ వచ్చింది అది పది వేలు లోపులోనే వస్తుంది దగ్గర దగ్గర పది వేలకి వస్తుంది మీకు అది ఫోర్ జి మొబైలు అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటుంది తర్వాత లేకపోతే రెడ్మీ కాకపోతే కనుక మోటో మోటో జి సిక్స్టీ త్రీ అని ఒక ఫోన్ వచ్చిందండి అది కూడా బాగానే ఉంటుంది అది ఫైవ్ జికి కూడా సపోర్ట్ చేస్తుంది పదివేల లోపే వచ్చేస్తుంది అది మీకు ఏం కావాలంటే ఒకసారి మీరు చూసుకుంటే దాన్ని బట్టి చూజ్ చేసి చెప్తామండి బాగానే ఉన్నాయి మంచి ఫోన్లు ఉన్నాయి ఆ ఆప్షన్స్ ఆ ఆ ఆప్షన్స్ మరి మీకు ఆ ఆప్షన్స్ తెలుసాండి ఇవి ఆ ఆప్షన్స్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అది మీకు వచ్చా లేదా ఆ అవును అయితే ఈ ఫోన్ తీసుకున్న తరువాత రెండ్రోజులు మీరు మరి మీరు మీరలా తెలియకుండా ఎలా ఫోన్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారు మీ పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళే కదండి టెన్త్ క్లాస్ పిల్లలేనా లేకపోతే ఇంకా చిన్న పిల్లలా అదే ఏ క్లాస్ చదువుతున్నారు మీ పిల్లలు థర్డు క్లాసు ఫోర్త్ క్లాసు అయినా ఈ రోజుల్లో మొబైల్ నాలెడ్జ్ ఉంది వాళ్ళకే తెలిసిపోతుందండి లేకపోతే కానీ మీకు ఎవరైనా కాన్ఫిడెన్షియల్లీ మీకు కావల్సిన వాళ్ళు మీ వారు కానీ ఎవరైనా ఉంటే అది చూపించి ఏమేమి కరెంటు బిల్లు కట్టడానికి ఎలా చెయ్యాలి గ్యాస్ బిల్లు బుక్ చేసుకుందుకు ఎలా చెయ్యాలి అని చెప్పి అడిగి తెలుసుకోవచ్చండి ఆప్షన్స్ ఉంటాయి ఇందులో ఆ ఆప్షన్స్ ఇచ్చుకుని ఆ యాప్ ఇంక్లూడ్ చేసుకోండి ఓకే మేడం మీరు కావాలి ఖా మీరు ఖాళీ ఉన్నప్పుడు రండి మీకు ఇక్కడికి వస్తే భై మాములుగా మాన్యువల్గా చూడచ్చు కదా ఫోన్లన్నీ చూసిన తర్వాత మీకు నచ్చిన ఫోను మేము ఇస్తాం అండి క్యాష్ ఇవ్వనవసరం లేదు ఫోన్పేపై చేసినా పర్లేదు థ్యాంక్ యూ మేడం